నమస్తే సార్ బ్యాంక్ మేనేజర్ గారిని కలవాలండి త్యాంక్ త్యాంక్ యు సర్ సర్ నేనిట్ల సూపర్ మార్కెట్ పెట్టుకుందామనుకుంటున్నానండి లోన్ ఇస్తారని వచ్చానండి రెండు లక్షలండి అదే ఇంట్రె అదీ మరి అంత ఎమౌంట్ ఇస్తారా లేదా అని అడుగుదామని వచ్చానండి

అవునండి ఉన్నదండి పొలం ఉన్నదండి ఒక అర ఎకరం ఉంటుందండి అంటే మాములుగా మా మాములుగా రెండు లక్షలంటే ఎక్కువవుతుందండి అంటే ఎంతిస్తారు ఏంటి అని అడుగుదామని అనుకున్నానండి మాములుగా రెండు లక్షలిస్తారా లేకపోతే అంతకంటే ఎక్కువే ఇస్తారా సూపర్ మార్కెట్ అంటే ఎక్కువే పడుతుంది కదండీ

అది వడ్డీ కట్టటం కట్టా

సరేండి అయితే సరేండి అయితే ఓకేనండి

వాళ్ళదేనండి అలాగే నండి అలాగే నండి అలాగే నండి

ఓకేనండి అయితే ఉంటానండి